పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడాలి అంటే మనం ఎక్కువగా చెట్లను పెంచాలి ఈ రోజుల్లో వివిధ రకాలైన వస్తువులను తయారు చేయడం కోసం చెట్లను కొట్టి వేస్తున్నారు కాబట్టి మనం ఎంత ఎక్కువ చెట్లను నాటితే మన ఆరోగ్యానికి మన పరిసరాలకు అంత మంచిది అలాగే మన ఇంటి పరిసరాలను కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎటువంటి చెత్తాచెదారంతో కలుషితం చేయకూడదు మనం మనకు తెలిసిన వాళ్ళతో కూడా అలాగే చిన్నపిల్లలతో కూడా ఎంత వీలైతే అంత ఎక్కువ చెట్లను నాటించగలగాలి అప్పుడే మనకి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ విధంగా చెట్లు నాటడం అనేది నేను మా ఇంటి చుట్టు ప్రక్కల ఉండే పచ్చటి పొలాలని అలాగే నదీ తీరాలనూ చూసి ప్రభావితం చేసుకున్నాను ఓకే సార్